సార్ చెప్పండి సార్ సార్ మీరెక్కడినుంచి వస్తున్నారు సార్ ఎస్ ఎస్ సార్ మేము చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాం సార్ మీరు చిత్తూరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా చిత్తూరు అనేది ఒకప్పట్లో తమిళనాడులోకి కలిసిపోయి ఉండిందండి ఆంధ్రా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిత్తూరుని మన ఆంధ్రా రాష్ట్రంలో కలిపేసారండి అప్పుడు తమిళనాడు నుండి చిత్తూరు విడిపోయింది అర్థమయిందా సార్ సార్ మళ్ళీ ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ మీరు చిత్తూరు గురించి మా మ్యూజియం అనేది రెండు వేల ప పదహారో సంవత్సరం నుంచి ఉందండి చిత్తూరులో మా మ్యూజియము మేము మీలాంటి విజిటర్స్కి మేము మా మ్యూజియం గురించి మా చిత్తూరు యొక్క కల్చర్ అండ్ హిస్టరీ గురించి తెలియజేయ అనుకుంటున్నామండీ చిత్తూరు లో బాగా హిస్టరీ ఏమంటే చిత్తూరులో గంగమ్మ జాతర అనే పండుగను బాగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారండి చిత్తూరు ప్రజలు ఇది చిత్తూరు యొక్క కల్చరు ఎప్పటినుంచో సాంప్రదాయాల నుంచి ఈ యొక్క గంగమ్మ జాతరను జరుపుకుంటున్నారు ఎస్ సార్ ఎస్ సార్ మా మా మ్యూజియం తరుపునే రెస్టారెంట్ ఉంది సార్ మీకు అన్నీ అవైలబిలిటి చూసుకునే భాద్యత మాదండి ట్వంటీ ఫోర్ బై సెవన్ మా స్టాఫ్ మెంబర్స్ మీకు అవైలబుల్గా ఉంటారు మీరు వచ్చేప్పుడు మాకి కాంటాక్ట్ అయినారంటే మేము మీకన్నీ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము అవును చిత్తూరులో నియరు దేవి థియేటర్ ఆపోజిట్ అండి మా యొక్క మ్యూజియము బాబు మ్యూజియం అనేసి దాంట్లో ఉంటుంది మీరు అక్కడ వచ్చి కాంటాక్ట్ అవ్వండి పర్ డే మినిమమ్ ఫిఫ్టీ మెంబర్స్ విజిట్ చేస్తూ ఉంటారండి మా బ్రాంచెస్ అంటే ఎక్కడా లేదండి చిత్తూరులో ఇక్కడే ఉంది మా బ్రాంచెస్ అని తిరుపతి ఇంకా తమి వేలూరు అక్కడంతా ఉన్నాయండి మా బ్రాంచెస్సు

ఇలాంటి దేవాలయాలన్నీ విజీ చాలా అభివృద్ధి చెందాయండి మీరొచ్చి మా మ్యూజియం విజిట్ చేసినప్పుడు మీకన్నీ మేము ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము సార్ మీకు ఫర్ డేకి మేము త్రీ థౌజండ్ పే చే పే చేయాలి సార్ మీరు పర్ డేకి పర్ డే పర్ డే ఎస్ సార్ ఒ ఒకరికి త్రీ థౌజండ్ అండి రూమ్ రెంట్ అండ్ టోటల్ అవైలబుల్ అండి మీకు ఉదయాన్నుంచి నైట్ మీ నైట్ వరకి మీకన్ని కావల్సిన ఫెసిలిటీస్ అన్నీ చూసుకునే భాద్యత మాదే అండి మీరు చిత్తూరుకొచ్చేటప్పుడు మాకు కాంటాక్ట్ అయితే మీకన్ని డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తుంటాము థ్యాంక్ యు ధన్యవాదములు